హలో మేడం నమస్తే అండి చెప్పండి ఓకే ఓకే మేడం మేము ఒకసారి మీ చెయిన్ వెయిట్ చూస్తాము మేడం ఎందుకంటే కాలిక్యులేషన్స్ మాకు కూడా ఉంటాయి కదా మీరు అనుకుంటారు పది గ్రాములు చెయిన్ అని మీరు అనుకుంటారు కానీ మేము వెయిట్ వేసినప్పటికీ ఒక అర గ్రాము గ్రాము తగ్గుతుంది మేడం ఒకసారి ఆ వస్తువు ఇలా ఇవ్వండి మేము వెయిట్ వేసీ చూసిన తరువాత మేము చెప్తాము ఒకసారి మీరు ఒకసారి మీ ఆ చెయిన్ తీసుకొచ్చి ఉంటీ కనుక ఒకసారి మాకు పంపించండి ఆఫీస్కి పంపించండి ఓకే అండి ఓకే మ్యామ్ మేడం మీది పది గ్రాములు ఉంది మీరు అన్నటుగానే పది గ్రాములు ఉంది మీకు ఎంత ఎమౌంట్ కావాలి అనుకుంటున్నారు మేడం అరవై వేలు కావాలా మేడం అంటే యచ్యువల్గా మేడం గ్రాము వచ్చి ఆరు వేలు ఉంది అండి అయితే ఇప్పుడు నౌ ఏ డేస్ గోల్డ్ కాస్ట్ ఎక్కువయింది కాబట్టి గ్రామొచ్చి అరవై వేలు ఉంది కానీ మీ దగ్గర ఎంత ఉంది గోల్డ్ పది గ్రాముల ఉంది పది గ్రాములు అంటే అరవై వేలు వస్తుంది మేడం అరవై దాటి అడుగుతున్నట్టున్నారు కానీ యచ్యువల్గా అయితే మేము లోను ఇచ్చినప్పుడు అంత అమౌంట్ ఇవ్వము మేడం అందులో త్రీ బై ఫోర్త్ ఇవ్వగలుగుతామండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మేము ఇస్తాము లోను నెక్స్ట్ మీకు లోన్ ఇచ్చేటప్పుడు మరి ముందుగా మీకు చెప్పాలంటే డాక్యుమెంటేషన్ చార్జ్ ఒకటి ఉంటుంది మేడం దానికి మీరు థౌజండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది మీరు ఈఏమ్ఐ రూపంలో కట్టాలి అనుకుంటే కనుక సిక్స్టీ థౌజండ్కి మేము ఫోర్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఇవ్వగలుగుతాము మేడం మీరు ఇది నెల నెలా మాత్రం పే చెయ్యడానికి ఉండదు మేడం మీకు రెండు దఫాలు క్రింద ఇస్తాము మేము ఆరు నెలలకి ఆరు నెలలకి ఇస్తాము మీ దగ్గర అమౌంట్ ఎంత ఉంటే అంత వచ్చి కట్టేసుకుని చూసుకోవచ్చు కానీ వన్ ఇయర్లో మాత్రం దాన్ని తీసెయ్యాలి మేడం రెన్యువల్ చేయడానికి ఉండదు మళ్ళీ దాన్ని తీర్చుకుని మళ్ళీ కొత్తగా మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది మీకు అది ఓకే అయితే కనుక నేను ప్రాసెస్ ముందుకి స్టార్ట్ చేస్తాను అలా కాదు మేడం అంటే వన్ ఇయర్లో మీకు ఇచ్చిన టర్మ్ ఉంటుంది కదా మేడం ఈ టర్మ్లో మీరు తీర్చేసుకోవచ్చు అలా అని ఒక రోజు ఎక్స్ట్రా అయ్యింది అంటే మళ్ళీ మొత్తం ఫుల్ ఛార్జ్ మొత్తం వడ్డీ అంతా కట్టాల్సి ఉంటుంది మేడం ఆ మంత్ అంతాను మీకు పది గ్రాముల గొలుసుకి మేడం ఫోర్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఇవ్వగలుగుతాము మేడం ఇప్పుడు రాదు మేడం మేము ఆల్రెడీ అన్ని చూసాము మేడం ఇంకా అంత ఎక్కువ అమౌంట్ ఇవ్వడానికి ఇక్కడ లో ఈ రూల్స్ అని ఉంటాయి కదా మేడం ఆ రూల్స్ బ్రేక్ చెయ్యలేము మేడం మేము ఓకే మీరు మీరు ఓకే మేడం మీకు అరవై వేలు కావాలి కాని మేడం మేము అంత ఇవ్వలేము కదా మేడం ఇక్కడ ఫోర్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే మేము ఈ క్యాలికిలేషన్ ఇవ్వగలుగుతున్నాము మీకు ఇష్టమైతే కనుక మేడం మీరు తీసుకోండి ఈ బ్యాంకు అనే కాదు మేడం ఏ బ్యాంకుకి వెళ్ళినా ఇంత అమౌంట్ ఇస్తారు మీకు ఎందుకంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీకు మాత్రమే ఇవ్వగలుగుతున్నాము మేము ఓకే మేడం ఇప్పుడు మీరు కొంత ఏంటంటే ఎప్పుడొస్తారు మేడం ఓకే మ్యామ్ మీరు కలెక్ట్ చేసుకోండి డాక్యుమెంటేషన్ ఫీజు ఉంటుంది మీరు వచ్చిన తరువాత డాక్యుమెంటేషన్ సిగ్నేచర్స్ అన్నీ చేయించాలి కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు అవన్నీ ఫిలప్ చేసిన తరువాత మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది మీకు అకౌంట్ ఉందా మేడం ఈ బ్యాంకులో ఓకే త్రూ దానికి వేసేస్తారు మేడం దాని నుంచి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు అమౌంట్ ఓకే మేడం థ్యాంక్ యూ